నమస్తే సేట్ గారు హలో సార్ సార్ ఇక్కడ మీ దగ్గర కార్బనిక్ కంపెనీ కంప్యూటర్ దాని తర్వాత బ్రౌన్ కలర్ లేబల్ షీట్ ఉందా సార్ అవును సార్ నాకు అది రేపు అర్జెంటుగా కావాలి సార్ రేపు ఆఫీసులో వర్క్ ఉంది సార్ అయితే సార్ మరి మీకు తీసుకున్నప్పుడు తీసుకోచ్చేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ అది తెలియదు కదా సార్ మా నెంబర్ తీసుకోండి అది వచ్చినాక మాకు కాల్ చేయండి సార్ లేదంటే ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న మనకు ఫైవ్ ఆర్ సిక్స్ థౌజండ్ అయిపోతాది

ఓకే సార్ మరి మీరు వచ్చినాక నాకు కాల్ చేస్తే నేను వచ్చి మేకు మీట్ అయ్యి తీసుకుంటాను సార్ లేదు లేదు సార్ మీరు నా నెంబర్ తీసుకోండి ఫోన్పే కూడా మీకు ఆల్రెడీ మనీ కొట్టి నేను తీసుకుంటాను అయితే సార్ దానితోపాటు మీ దగ్గర స్పార్క్ల్స్ ఉన్నాయా సార్ స్పార్క్ల్స్ స్పార్క్ల్స్ ఎరేసేర్ స్కేల్ ఇవన్నీ కావాలి సార్ ఇవన్నీ కూడా స్పార్క్ల్లసు షీటు అన్నీ కలిపి రేపు ఇచ్చేయండి నేను వచ్చి తీసుకుంటాను నల్లగొండ తెలంగాణ తెలంగాణ స్టేటు నల్లగొండ ఆ ఓకే థ్యాంక్ యు సార్ రాగానే కాల్ చేయండి నేను వచ్చి తీసుకుంటాను మీరు కాల్ చేసినప్పుడు వస్తానండి కాల్ చేయండి ఆ మీరు కాల్ చేసిన తెల్లారే నేను వచ్చి తీసుకుంటాను బిగ్సిలు మాకేమీ వద్దండీ ఇక్కడ క్రాంతి వచ్చేసి పెన్సిల్ దాని తర్వాత కార్బన్ కంప్యూటరు బ్రౌన్ కలర్ షీటు లేదు లేదండీ నాకు తెలియడండి నాకు తెలిస్తే మేము చెప్తూనే ఉంటాము ఏమొద్దు ఫస్ట్ ఇవి ఉంటే చాలు అండీ మాకు మీరు రాగానే కాల్ చేయండి మేము వచ్చి తీసుకుంటాను సరేనా రేపు వస్తామండి అన్ని కలిపి రేపు ఇచ్చేయండి ఓకే అండి సరే సార్ థ్యాంక్ యు